మా ప్రాంతంలో సాంకేతిక మద్దతు వ్యవస్థ మెరుగుపడుతుంది కానీ ఇంకా మరింత మెరుగుపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి అవి ఏమిటంటే మా ప్రాంతంలోని చాలామంది ప్రజలు ఇప్పటికీ సాంకేతికత గురించి పూర్తిగా అవగాహన కలిగి లేరు వారు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు వారు వాటిని ఎలా పరిష్కరించాలో తెలియదు ఈ సమస్యలను పరిష్కరించడానికి మేము మరింత సరళమైన మరియు సులభంగా అర్థం చేసుకోగలిగే సాంకేతిక మద్దతు వ్యవస్థను అందించాలి మా ప్రాంతంలోని సాంకేతికత మద్దతు వ్యవస్థ యొక్క ప్రధాన సమస్యలు ఏమిటంటే భాష మా ప్రాంతంలోని చాలామంది ప్రజలు తెలుగులో మాట్లాడతారు అయితే సాంకేతిక మద్దతు చాలా సందర్భాలలో ఆంగ్లంలో లేదా ఇతర భాషలలో లభిస్తుంది ఇది సాంకేతిక మద్దతును పొందడం కష్టతరం చేస్తుంది అవగాహన చాలామంది ప్రజలు సాంకేతిక సమస్యల గురించి ఏమి చేయాలో తెలియదు సాంకేతిక మద్దతు ప్రదాతలు సమస్యను వివరించడంలో మరింత సహాయకరంగా ఉండాలి అసౌకర్యం సాంకేతిక మద్దతు కోసం కాల్ చేయడం లేదా ఈమెయిల్ చేయడం కష్టంగా ఉంటుంది ప్రజలు సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి స్వయంగా చేయగల సాధనాలను అందించడం ద్వారా మద్దతును మరింత సౌకర్యవంతంగా చేయవచ్చు మా ప్రాంతంలో సాంకేతిక మద్దతు వ్యవస్థను మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అవి ఏమిటంటే భాష అనువాద సేవలను అందించడం ఇది సాంకేతిక మద్దతును అందించడం మరింత సులభతరం చేస్తుంది సమస్యలను వివరించడంలో సహాయపడే ట్యుటోరియల్లు మరియు ఇతర సహాయక సాధనాలను అందించడం ఇది ప్రజలు స్వయంగా సమస్యలను పరిష్కరించుకోవడంలో సహాయపడుతుంది ఆన్లైన్ చాట్బాట్లను అందించడం ఈ సాంకేతిక మద్దతును పొందటం మరింత సౌకర్యవంతంగా చేస్తుంది మేము ఈ మార్పులు చేస్తే మా ప్రాంతంలోని ప్రజలు సాంకేతికతను మరింత సమర్థవంతంగా ఉపయోగించగలరు